బ్రదర్ ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా నేను పొంగల్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా అది ప్రజెంట్ నేను ఏం చేస్తానంటే వాళ్ళకి కాల్ చేస్తాను కాల్ చేసి దాన్ని పెద్ద పరిమాణంలో అంటే ఒక పన్నెండు మందికి అంటే ఒక ఉమ్మడి కుటుంబానికి సరిపడా దాన్ని ఆర్డర్ చెయ్యాలి అనుకుంటన్నా దా ఆ పన్నెండు మందికి కలిపి తీసుకొస్తే అది ఎంత ఒక వన్ కేజీ వస్తుందా మరి దా వన్ కేజీ వస్తే దానికి ఆఫర్ ఏమన్నా ఉంటుందా పండుగ కాబట్టి మరి దాని ప్రైస్ ఎంత ఉంటుంది ఉంటే ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ పాలసీ ఏమన్నా ఉంటుందా లేకపోతే మా దరిదాపులలోనే ఏమన్నా ఉంటుందా అది తీసుకురానీకి ఎంత టైం పడుతుంది తీసుకొచ్చేలోపు పాడయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇట్ల ఇవన్నీ కనుక్కుంటా అందులో నాకు ఏదన్నా నచ్చనట్టు అనిపిస్తే దాన్ని ఆర్డర్ పెట్టా ఇఫ్ అదికాకుండా నాకు దగ్గర రెస్టారెంట్ నుండి తీసుకొస్తున్నాడా లేకపోతే దాని పక్క దాని నుండి తీసుకొస్తున్నాడా లేకపోతే దూరం నుండి తీసుకొస్తున్నాడా అది ఎంత టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకుంటాను ఇప్పుడు అది ఓన్లీ ఆఫర్లో మాత్రమే ఉందా లేకపోతే నార్మల్ ఉన్నంత మేము పే చెయ్యాలా లేకపోతే అసలు ఏ రెస్టారెంట్లో అవైలబుల్ ఉంటుంది అవైలబుల్ ఒక పది రెస్టారెంట్లలో అవైలబుల్ ఉంటే ఆ పదింట్లో దేంట్లో బెటర్ ఉండచ్చు దాని రేటింగ్ కావచ్చు దాని దాని రేట్ కావచ్చు దాని ప్రైస్ కావచ్చు దానిమీద ఉన్న ఆఫర్స్ కావచ్చు వాట్ ఎవెర్ ఇట్ ఈస్ నేను అవన్నీ కనుక్కుంటూ ఎందుకంటే పన్నెండు మంది అంటే నేను ఒక్కడినీ తినేదేం కాదు కాబట్టి నేను అది ఆర్డర్ చెయ్యాలి అనుకున్నది పన్నెండు మంది కోసం ఇఫ్ ఏమన్నా అయినా మాట నాకే వస్తుంది కాబట్టి దాని ఏది ఏ రెస్టారెంట్లో ఉందో కనుక్కుంటాను ఏ రెస్టారెంట్కి ఎక్కువ ఎక్కువ స్టె రేటింగ్ ఏంటో కనుక్కుంటాను ఏదన్నా ఆఫర్ ఉందా కనుక్కుంటూ లేకపోతే నార్మల్ ఉందా కనుక్కుంటూ ఎక్కడ బెటర్ అని నాకు వస్తుందో అక్కడినుండి మాత్రమే నేను ఆర్డర్ చేయనీకి ట్రై చేస్తాను